నేను నా జీవితంలో అమ్మకు అన్నింటికంటే ఎక్కువ విలువిస్తాను నేను ఆమెను ప్రేమిస్తున్నాను ఎందుకంటే ఆమె నా తల్లి మరియు మన పెద్దలను గౌరవించా మనం మన పెద్దలను గౌరవించాలి నేను మాట్లాడలేనప్పుడు ఆమె నన్ను జాగ్రత్తగా చూసుకుంది కాబట్టి ఆమెను గౌరవిస్తాను ఆ సమయంలో నేను మాట్లాడలేనప్పుడు నా అవసరాలన్నీ ఆమె చూసుకుంది అదనంగా ఆమె నడవడం మాట్లాడడం మరియు నన్ను నేను ఎలా చూసుకోవాలో నేర్పింది అలాగే నా జీవితంలో నేను వేసిన ప్రతి పెద్ద అడుగు కూడా మా అమ్మ వల్లనే ఎందుకంటే ఆమె నాకు చిన్నచిన్న అడుగులు వేయడం నేర్పించకపోతే నేను ఈ పెద్ద అడుగు వేయలేను ఆమె నిజాయితీ ఆమె ప్రేమా మరియు చిత్తశుద్ధి యొక్క సారాంశం మరో కారణం ఏమిటంటే ఆమె తన కుటుంబాన్ని తన ఆశీర్వాదంతో నింపి జీవించడం ఇంకా ఆమె మాకు ప్రతిదీ ఇస్తుంది కానీ ప్రతిఫలంగా ఏమి అడగటం లేదు కుటుంబంలోని ప్రతి ఒక్కరి పట్ల ఆమె శ్రద్ధ వహించే విధానం నా భవిష్యత్తులో కూడా అదే విధంగా నన్ను ప్రేరేపిస్తుంది అలాగే ఆమె ప్రేమ కేవలం కుటుంబం పై మాత్రమే కాదు ఆమె ప్రతి అపరిచితుడుని మరియు జంతువులని జంతువులను ఆమె నాకు